చేపల వేట అనేది మా హాబీ కాలేజీ సెలవ టైంలో మేము అందరం మా మిత్రులతో కలిసి మేము చేపల వేటకు సిద్ధమవుతాము ముందుగా ఒక సన్నటి బొంగు కర్ర తీసుకుంటాము తీసుకొని దానికి టంగుస్ కట్టి దానికి హుక్ తగిలిస్తాము అండి హుక్తో పాటు తేలటానికి బెండు ముక్కను కడతాము దానికి ఆ బెండు ముక్కను కట్టిన తరువాత ఒక చేపల వేటకు సిద్ధం చేసిన కర్ర సిద్ధమవుతుంది ఆ తరువాత మేము పుట్ట మట్టిలో ఉండ ఎర్రను తవ్వుతూ ఆ ఎర్రలను తీసి ఎరగా వాడతాము చేపలకి అలా మా మిత్రులం అందరం కలిసి ఒక నలుగురం అయిదుగురం చేపల వేటకి ఓ నాలుగైదు బళ్ళు తీసుకొని బయలుదేరుతాము అండి బయలుదేరి మా చుట్టుపక్కల ఉన్న కాలవలో చేపలు ఉంటాయి అండి ఆ చాపలకి ఈ ఎరని ఆ హుక్కుకు తగిలిచ్చి ఆ నీళ్ళల్లో విసురుతాము అప్పుడు ఆ చాపలు ఆ ఎరను తిని మాకు పడతాయి అలా ఒకటొగటిగా పట్టిన తరువాత అవన్నీ మేము ఒక చోట చేరుస్తాము చేర్చి ఎక్కువ పడితే ఇంటికి తీసుకెళతాము లేకపోతే అక్కడ ఉండే పల్లెకారులకి ఆ చేపల్ని మేము ఇచ్చేస్తాము అండి ఇలాగా మేము ప్రతీ ఖాళీగా ఉన్న సమయంలో వేసవికాలం వేసవి కాలము సెలవల్లో మేము ఇలా చేపల్ని వేటకి సిద్ధమవుతాము కానీ ఆ చేపల వేటలో మాకు చాలా ఆనందం ఉండేది ఫ్రెండ్స్తో జోకులు కలిసి మెలిసి ఉంటాము అండి మేము